అవును నేను నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ చదువుతాను నేషనల్ జియోగ్రాఫిక్ అనేది ఒక ప్రత్యేకత అంతర్జాతీయ మ్యాగజీన్ మరియు మీడియా సంస్థ ఇది పద్దెనిమిదొందల ఎనభై ఎనిమిదిలో స్థాపించబడినది మరియు ప్రధానంగా భూగోళ శాస్త్రం ప్రకృతి వైజ్ఞానిక పరిశోధనలు చరిత్ర సాంస్కృతిక విశేషాలు మరియు అడవులు జంతుజాలం వంటి విషయాలపై వ్యాసాలు ప్రచురిస్తుంది ఈ మ్యాగజీన్ అద్భుతమైన ఫోటోగ్రాఫీ లోతైన పరిశోధన మరియు ఆసక్తికరమైన కథనాల ద్వారా ప్రపంచం గురించి మరింత అవగాహన పెంచుతుంది మీరు ప్రకృతి విజ్ఞానం లేదా ప్రపంచ సాంస్కృతుల గురించి ఆసక్తి కలిగి ఉంటే నేషనల్ జియోగ్రాఫీ తప్పక చదవండి